నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చి హెడ్ ఫోన్స్ అది బోట్ వన్ టు వన్ అనే ఒక హెడ్ ఫోన్స్ దాని యొక్క బిల్డింగ్ క్వాలిటీ చాలా చాలా దరిద్రంగా ఉండేది దాని యొక్క కమ్యూనికేషన్ అది మన ఫోనుతో బాగానే కమ్యూనికేట్ అవ్వలేదు మరియు ఆ ఒక్క ఫోన్లో ఉన్న పాటలను కూడా అది క్లారిటీగా మనకి చెవుల్లో వినిపించలేదు మరియు దానొక క్వాలిటీ మరి దరిద్రంగా ఉండేది మరియు దానొక పంచువాలిటీ అండ్ మరియు దానొక ల్యాక్ ఆఫ్ కోలాబరేషన్ విత్ ఫోన్ అనేది చాలా చాలా చాలా వరెస్ట్గా ఉండేది మరియు నేను కొన్న వాటిల్లోనే చాలా వరెస్ట్ డిజైన్లో ఉండేది అది పాతకాలం మైన హెడ్ ఫోన్స్ లాగా ఉండేది అది మరియు అది చెవులో పాటలు విన్నా వినే టైంలో పక్కన ఎవరు మాట్లాడుతున్నా మనకి వినిపించే మారుతూ ఉండేది అట్లా వాళ్ళు దానిని డిజైన్ చేసి ఉంచారు